తొంభై ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల తొంభై ఎనిమిది వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల తొంభై తొమ్మిది వందల ఎనభై రెండు అరవై ఎనిమిది లక్షల యాభై తొమ్మిది వేల తొంభై ఆరు వందల అరవై నాలుగు ఎనభై ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది వందల తొంభై రెండు నలభై ఎనిమిది లక్షల తొంభై ఐదు వేల అరవై తొమ్మిది వందల నలభై ఆరు